హలో ట్యాక్సీ డ్రైవర్ ఎందుకండి ఇంతసేపు ఇంత టైం వెయిట్ చేయించ్చారు ఎందుకు రాలేదు మీరు డ్రైవర్ మ్యాడమ్ సారీ మ్యాడమ్ ప్లీజ్ మ్యాడమ్ ఏమీ అనుకోకండి ఇక్కడ టా ఆటో టైరు పంచర్ అయ్యింది అందువల్ల లేట్ అయింది ఏమీ అనుకోకండి మ్యాడమ్ ప్లీజ్ వస్తున్నాను ఇంకో ఆటో మీకోసమే బుక్ చేశాను అది వస్తూ ఉంది నేను ఎంత టైమ్ అని బుక్ చేయ ఎంత టైమ్ అనేసి వైట్ చేయాలి ఎందుకు అంత టైము ఏమైంది ఎందుకు ఆటో టైర్ పంచరయింది మ్యాడమ్ అది ఆటో టైర్ పంచరయింది ఎందుకు అంటే చుసు రోడ్లు రోడ్లు సరిగ్గా లేకుండా రోడ్డు పై ఎవరో ముళ్ళకంపలు వేసేస్నారు అది చూసుకోకుండా అది ఆటో టైయర్ కి గుచ్చుకుంది దాని వల్ల లేట్ అయింది మ్యాడమ్ ప్లీజ్ సారీ మ్యాడమ్ ఏమీ అనుకోకండి ఓకే మీకేమి కాలేదుగదా లేదు మ్యాడమ్ నాకేమీ కాలేదు కానీ ఆటో టైర్ పంచరయింది దాన్ని రిపేర్ చేసుకోడానికి మెకానికల్ షాప్ దగ్గరికి వెయిట్ చేస్తున్న అక్కడ్నించి మెకానికల్ షాప్ అతను వచ్చాడంటే దాన్ని రిపేర్ చేస్కొని వెంటనే వచ్చేస్తాను ఏమీ అనుకోకండి మ్యాడమ్ ప్లీజ్ మ్యాడమ్ ఎక్స్క్యూస్ మి మ్యాడమ్ దయచేసి తప్పుగా అనుకోకండి మే మీరు వెంటనే రండి మీరు వేరే ఆటో బుక్ చేసుండాను మ్యాడమ్ ఆ ఆటో లో వెల్లండి ఓకే మీ ఓకే థ్యాంక్ యూ వేరే ఆటో ని నాకు తే నాకు ఫలానా చోటుకి పం అడ్రస్ పంపిస్తాను ఆ అడ్రస్ దగ్గరికి పంపిచండి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఉంటాను మ్యాడమ్